సాధారణంగా స్కూల్లోని క్రీడలు వివిధ రకాల పోటీలు పెడుతూ బహుమతులు ఇవ్వడం అన్నది జరుగుతుంది నాకు ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే కొన్ని సందర్భాలను బట్టి నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మా పాఠశాలలో అయితే సంక్రాంతి పండుగకి ముగ్గులు వేయించడం కానీ పిల్లల్ని చేత గొబ్బెమ్మ గొబ్బెమ్మలు పెట్టించడం కానీ అలాగే మగ పిల్లల్ని హరిదాసులుగా తయారు చేసి వాళ్ళ చేత గాలిపటాలు ఎగరవేయించడం ఇలాంటి పోటీలు పెడతూ ఉంటాము వాళ్ళ తల్లితండ్రులు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చక్కగా తయారు చేసి పంపించడం జరుగుతుంది ముగ్గుల పోటీలు పెట్టి బాగా వేసిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మాది స్కూలు పిల్లలు కాబట్టి దానికి తగ్గట్టుగా బహుమతులయి అందించడం జరుగుతుంది పిల్లలు ఎంతో సంతృప్తి చెందుతారు